మాకు ఇష్టమైన కుట్లు అల్లికల పుస్తకం మేము చాలా పుస్తకాలు చూసాము పుస్తకాలలో డిజైన్లను వాటి గురించి తెలుసుకొని మేము చాలా డిజైన్లు నేర్చుకున్నాము అల్లికలు అవి అన్ని పుస్తకం నుంచే నేర్చుకున్నాము మేము చాలా మటుకు అల అల్లికలు చేసుకొని ఉన్నాము పుస్తకాల్లో డిజైన్లు చూసి మా బ్లౌజులు పిల్లలకు సంబంధించిన డ్రెస్ల మీదికి నెక్కులు లెహంగాలు మేం చాలా మటుకు బ్లౌజులు సారీస్ ఇవన్నీ మేము ఈ పుస్తకాల నుంచి చూసి నేర్చుకున్నాము యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా చాలా మేము చూసి నేర్చుకున్నాము మాకు కొత్త కొత్త విషయాలు తెలవని విషయాలు కూడా యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేర్చుకున్నాము మీడియాలో మేము పిల్లలకు సంబంధించినయి మాకు సంబంధించినయి చాలా మట్టుకు మాకు తెలియని విషయాలు కూడా అన్ని నేర్చుకున్నాం మేము అల్లికల పుస్తకం ద్వారా యూట్యూబ్ ఛానల్ల ద్వారా వాటి నుంచి మేము నేర్చుకున్నాం చాలా సమాజంలో కూడా చాలామంది ఈ అల్లికల పుస్తకాల ద్వారా యూట్యూబ్ ఛానల్ల ద్వారా చాలా నేర్చుకున్నారు బాగా నైపుణ నైపుణ్యంతో వాళ్ళు తెలివిగా నేర్చుకుంటున్నారు చాలా మటుకు అల్లికల పుస్తకం యూట్యూబ్ ఛానల్ చాలా సోషల్ మీడియాలో బాగా అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి చాలా మటుకు సమాజంలో చాలామంది చాలా రకాలుగా నేర్చుకుంటున్నారు